మేము ఏమి అభ్యర్థిస్తున్నాము అంటే ఈ వ్యర్థాల నిర్వహణ సంస్థ వారికి మాకు చెత్త డబ్బాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే ఈ చికిత్స గణనీయమైన మొత్తంలో ఉన్న ఈ వైద్యవ్యర్థాలను ఇక్కడ కాకుండా కొద్ది దూరంగా ఈ చికిత్సా కేంద్రాలని పెట్టుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ వెయ్యకూడదు అనుకుంటున్నాము